గత కొన్ని ఏళ్ళుగా వినోదం ఎలా మారిపోయింది అనేది మా నాన్నగారు నాకు చెప్పారు గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం కుటుంబంలో అందరు కలిసి పండుగలు చేసుకునేవారు అందరు కలిసి పనులు చేసుకునేవారంట పొద్దంతా పనులు చేసుకొని సాయంత్రం పూట అందరు గ్రామపంచాయతీ బండ దగ్గర కూర్చోని ముచ్చట్లు పెట్టుకునే వారు పండుగల టైంలో బుర్రకథలు చెప్పేవారంట ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగలేకపోతే అందరు బాధ్యత తీసుకునేవారంట చుట్టాలకు ఏదన్న విషయం చెప్పాలంటే ఉత్తరం ద్వారా లేదా ఫలానా మనిషి వెళుతుంది అని తెలిస్తే కబురు పంపేవారంట తర్వాత కంప్యూటర్లు టీవీలు వచ్చిన తర్వాత మన పక్కింటి వారు చనిపోయిన విషయం టీవీలో న్యూస్లో చూస్తే కానీ తెలియలేని పరిస్థితిలో ఉన్నాము కంప్యూటర్లు వచ్చిన తర్వాత బాధ్యతలు మారిపోయాయి తల్లిదండ్రులను మర్చిపోతున్నారు ఇంటర్నెట్లు అని జాబ్సు అని వారికి పుట్టిన పిల్లలని కూడా పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు తాతలు అమ్మమ్మలు నానమ్మలు టీవీలు కంప్యూటర్లు లేకుండా ఎలా అయితే కుటుంబంతో ఐకమత్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అందరు ఇలా కలిసి మెలిసి ఉండాలని నా అభిప్రాయం